నేను నెక్స్ట్ మంత్ ట్రిప్ వెళ్దాము అనుకుంటున్నాను అండి నాకు కొంచెం అంటే ఏ ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు నేను ఈ మంత్కి బట్టి ఈ మంత్కి పోవాలనుకుంటున్నాను మీరు నెక్స్ట్ మంత్ మే కదా మేలో వెళ్దాము అనుకుంటున్నాను ఓకే అండి అంటే మే ప్లేసెస్ బాగుంటాయా రాజస్తాన్లో చూడడానికి ఓకే ఇది బడ్జెట్ ఏమిటి అండి మరి ఇప్పుడు అంటే ఇప్పుడు బేసిక్ ప్యాకేజ్ నేను నా పిల్ల కావాలనుకుంటున్నాం పర్ పర్సనా అండి విత్ ఇంక్లూజన్ ఆఫ్ స్టే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ మరి ఇవన్నీ ఓకే మాకు మధ్యలో ఏమైనా కావాలంటే సేఫ్టీ అలాంటివి ఇస్తారా అంటే ఏమైనా యాక్టివిటీస్ దగ్గర సేఫ్టీ మెజర్మెంట్స్ అడిగేది ఆ యాక్టివిటీస్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా కొంచెం మంచిగా అయిపోతుంది అట్లా ఓకే ఓకే అండి నేను కాల్ చేస్తా టచ్లో ఉండండి ఓకే